ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం మనకు సరిగా లేకపోతే మనము సరియైన ఆహారాన్ని ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించలేము అయితే విద్యార్థులకు చిన్నప్పటి నుండే ప్రథమ చికిత్స శుభ్రత పరిశుభ్రత గురించి నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది పరిశుభ్రంగా ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అనారోగ్యము కలగదు విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన కల్పించాలంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు పిల్లలకు ఆటలు వాటి వల్ల కరిగే లాభాలను బోధించాల్సి ఉంటుంది ఎవరైతే క్రీడా మైదానానికి ప్రతిరోజు వెళ్లి క్రీడలను ఆడతారో వారి ఆరోగ్యం శరీర సౌష్టవం అద్భుతంగా ఉంటుందని పిల్లలకు చిన్నప్పటి నుండే తెలియజేయాలి అయితే పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఆరోగ్య సంబంధిత శిక్షణ శిబిరాలను పాఠశాల స్థాయిలోనే ఏర్పరిస్తే బాగుంటుంది మంచి ఆహారాన్ని తినడం పచ్చని కూరగాయలను తినడం నడకను రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ఆటలను క్రమం తప్పకుండా ఆడడం వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా వారికి చక్కని ఆరోగ్యం ఏర్పడుతుందని ఉపాధ్యాయులు వారికి శిక్షణా శిబరాల్లో తెలియజేస్తే ఎంతో బాగుంటుంది